మన సమాజంలో స్వార్థం ఎక్కువైపోవటం వల్ల ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతారు అలానే ఇప్పుడు స్నేహితులు మధ్య కూడా ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటే మూడవ వ్యక్తి మధ్యలో వస్తే ఖచ్చితంగా ఆ స్నేహితులు మధ్య గొడవ ఏర్పడుతుంది అది కేవలం స్వార్థంతో కూడిన గొడవ అలానే మానసిక ఒత్తిడి మనిషికి ప్రశాంతత అనేది ముఖ్యం ఆ ప్రశాంతత లేకపోవడం వల్ల మనిషి మానసిక ఒత్తిడికి గురవుతాడు ఆ ఒత్తిడి మనిషిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అలానే